జీవితంలో కళ అనేది చాలా ముఖ్యం ప్రతీ ఒక్కరికి కళ అనేది ఉండాలి అలా అందరికీ వారికి నచ్చినట్టుగా కళ ఉంటే కనుక అది సమాజం మెరుగ్గా ఉండేందుకు చాలా సహాయపడుతుంది